నమస్కారమండి అయిబాబోయ్ ఇంత ఇంతలా ఉందేంటండి బాబు జనమందరు మామూలుగా లేదు చాలా రష్గా ఉందండి అయిబాబోయ్ చాలా ఉంది దాదాపు చూసారా ఇన్ని స్టేషన్లు నేను ఉంటాయనుకోలేదండి చాలా స్టేషన్లు ఉన్నాయి చాలా ఫ్లాట్ఫామ్లు ఉన్నాయి స్టేషన్లో చూడండి ఫ్లాట్ఫామ్లు చాలా ఎక్కువ ఉన్నాయండి బాబు చాలా అంటే పది ఉంటాయి వీటిల్లో మరి అవునండి అవును ఇప్పుడు ఏంటంటే అండి ఎలా ఉందంటే ఇది ఇక్కడ నుంచి లేని ట్రైన్ అంటూ ఉండదండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఎదో ఒక ట్రైన్ ఉంటుందండి టైంకి ఎదో ఒక టైంకి మీరు మీరు చెన్నై వెళ్ళాలన్నా కానీ ఢిల్లీ అలాగే కోయంబత్తూరు ఏమంటారు భూ భువనేశ్వర్ కా కాకినాడ ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్తాయండి ఇక్కడ నుంచి ట్రైన్లనేవి దాదాపుగా అన్ని చోట్లకి కరెక్ట్గా ఉంటాయనమాట అలాగే అవునండి అందువల్లే ఇదంతా డెవలప్ అయ్యిందండి ఇక్కడ చాలామంది గంటలు మన ఉంటాయి కదండీ జనాలు కూడా ఇక్కడ ఉపయోగించేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడనుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ అవునండి అదేలేండి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేము చెన్నై వరకు వెళ్తామండి అక్కడ కొంచెం పనుంది కాబట్టి అక్కడిదాకే వెళ్ళాలండి నేను బెల్లంపూడి అయితే చాలా ఎక్కువగా ఉందండి విజయవాడలో మామూలుగా డెవెలప్ అవ్వలేదండి ప్రతి ఫ్లాట్ఫామ్ మీద కూడా ఒక క్యాంటీన్ ఉందండి అలాగే మా ఊరు స్టేషన్లో చూడలేదండి మా దగ్గర ఊరు ఊరు ఫ్లాట్ఫామ్ కాకపోతే ఇక్కడ ఉన్నట్టు అంత రష్ ఉండదు అలాగని క్యాంటీన్ కూడా ఉండదు మెయిన్ బ్లాక్కు ఉంటుంది కదా అండి అక్కడ మాత్రమే టిఫిన్ క్యాంటీను లేకపోతే వాటర్ బాటిళ్ళు ఇలా స్నాక్స్ అన్ని మాత్రం ఒకటే ఉంటుంది ఇక్కడ చూడండి దాదాపు ప్రతి ఫ్లాట్ఫామ్ కూడా ఉంటున్నటుంది చాలా డెవెలప్ అయ్యిందండి బాబు విజయవాడ చాలా మారిందండి విజయవాడ అనేది మాత్రం బయట నేషనల్ ఫ్లాగ్ కూడా అలా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుందండి జెండా బయట నుంచి కూడా బయట నుంచి కూడా బయట నుంచి కూడా చాలా బాగుంటుందండి స్టేషన్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది

చాలా పెద్ద స్టేషన్ అండి బాబు విజయవాడ పెద్దదండి చాలా పెద్దదండి విజయవాడ ఇక్కడ నుంచి మీకు వైజాగ్ వెళ్ళాలన్నా కూడా మీకు ఎదో ఒక సమయంలో ట్రైన్ అనేది మీకు అందుబాటులో ఉంటుందండి మీరు ఎప్పుడొచ్చినా కూడా మీకు ఒక గంట లోపల అటుఇటుగా మీకు అనకాపల్లి వైజాగ్ అరకు ఇలా వెళ్ళే ట్రైన్లు కూడా ఉంటాయండి సరే అండి అయితే ఇక టైం అయ్యింది ట్రైన్ కూడా కదిలింది నేను పైకి ఎక్కి పడుకుంటాను కొంచెం నీరసంగా ఉంది లేదు పర్లేదండి ఎవరికిచ్చిన దాంట్లో వారు పడుకోవడం అనేది ఉత్తమం మళ్ళీ ఎటువంటి ఇబ్బంది ఉండవు తప్ప తప్పకుండా అండి తప్పకుండా సరే అండి